అప్పట్లో ఆటలు అనేవి చాలా మంచిగా ఉంటుండే మంచిగా ఆడుతుండే కలిసి ఆడుతుండే ఇప్పట్లో అందరూ భయపడుతున్నారు ఆడటానికి కూడా ఎందుకంటే కాళ్ళు చేతులు విరుగుతాయి దెబ్బలు తాకుతాయి ఏమైనా ఒకటి అవుతుంటాయి అనీ భయపడుతున్నారు అదే కాకుండా అప్పట్లో అయితే ఎవరూ భయపడకుండా ఏమవుతుందో చూసుకుందాము పారి అని ఇంకా కా జోష్ తోటి ఆడుతుండే చాలా ధైర్యం చేస్తుండే ఆడటానికి కూడా ఇంకా అదీ కాకుండా ఆటల్లో చాలా మార్పు వచ్చేసింది అప్పట్ల ఏమో ఏమీ లేకుండా ఆడుతుంటే ఇప్పట్లో ఏమో అది ఏమంటారు గ్రౌండ్ మ్యాటని మొత్తం మొత్తం అదే కాకుండా స్క్రీన్లు పెట్టి మళ్ళీ స్కోర్బోర్డు మెయింటైన్ చేయడానికి ఇట్లా మొత్తం మారిపోయింది అప్పట్లో ఏం లేకుండే ఉట్టి ఆడటమంటే ఆడటమే ఎట్లా గెలుస్తారో లేదో బుక్లో వ్రాసుకుంటూ ఉండే లేదా మట్టి మీద వ్రాస్తుండే కొన్ని చాలా మారిపోయాయి ఆటలలో కాని అప్పట్లో ఆటలల్లో చాలా మంచిగా ఉంటుండే ఎందుకంటే అప్పట్లో ఆటలల్లో ఎవడు వెనకకి పోతుండే ఆడటానికి అంటే అందరు ధైర్యం చేస్తుండే ఆడటానికి ఎందుకంటే అప్పట్లో వారందరికీ తెలుసు ఆట ఆడితేనే మంచిగా ఉంటుందని జీవితం మంచిగా ఉంటాము అని ఇప్పట్లో ఏంటంటే అందరూ ఏమి అంటారు ఫోన్లలోకి అది తిరగడము ఆటలు ఆడకుండా మొత్తం ఎంజాయ్ చేయడం లైఫుని త్రాగి తినడము అట్లా ఇట్లయిపోయింది ఇప్పుడు ఆటలకి అంత ప్రియారిటీ ఇస్తలేరు అది కాకుండా చాలా మార్పు వచ్చేసింది ఆటలలో ఇక దెబ్బలు తాకకుండా అవి ఏమంటారు బ్యాండ్ బ్యాండేజులు పట్టీలు ఇంకా హెయిర్ బ్యాండ్లు అవీ స్ప్రేలు దెబ్బలు తాకకుండా ట్యూబులు ఇవన్నీ ఏమేమో వచ్చేసాయి అప్పట్లలో ఏం లేకుండే దెబ్బ తాకినా సరే బట్ట కట్టి ఆ మట్టి పెట్టి బట్ట కట్టి ఆడుతుండే అప్పట్లో ఎవరైనా సరే వెనకకి పోవు వాడు ఎట్లా పాయింటు తీసుకుండో చూద్దామని మళ్ళీ మళ్ళీ పగతో ఆడుతుండే ఆప్పట్లో ఇప్పట్లో ఏంటంటే ఇక వెళదాము ఒక చిన్న దెబ్బ తాకిందంటే పోయి కూర్చుంటారు ఇంజ్యూర్ అయిందంటారు ఇక సబ్స్ట్యూట్ గా అంటే సబ్స్ట్యూట్ అంటే ఒకరు ఒకని ప్లేసులో ఇంకొకన్ని తీసుకుంటారు ఇట్లా వచ్చేసిన చాలా మార్పులు వచ్చేసాయి ఆటలల్లా ఆ మార్పులు కొన్నీ మంచిగా అనిపిస్తున్నాయి కొన్ని మంచిగా అనిపిస్తలేవు అసలు ఏందో ఎందుకేసిరో మార్పులు కూడా తెలియదు ఆటలల్లో అప్పట్లో అయితే ఒక్కడు మార్పు అంటే సబ్స్ట్యూట్ చేయకుండా ఒక్కడు మార్పు కాకుండా ఆడుతుండే అప్పట్లో ఎందుకంటే ఒకడిమీద ఒకడు పగ పెట్టుకొని అంటే గెలవాలంటే గెలవాలి అని ఆడుతుండే ఇప్పట్లో పైసకి కొంత మంది అమ్ముడుపోయీ ఇట్లా ఆడలేకపోతున్నారు అదీ కాకుండా ఆటలల్లో చాలా మందీ దెబ్బలు తాకిచ్చుకుంటారు లేదా ఏదో ఒకటి చేసుకుంటారు ఇప్పట్లో అప్పట్లో అయితే ఏం లేకుండా ఆడుతుండే మట్టిలో ఆడుతుండే ఇప్పుడేమో అన్నీ మ్యాటు స్టాండ్లు మంచి మంచి లైట్ల క్రింద ఇంకా మంచి మంచి మంచి మంచీ గ్రౌండ్లలో ప్లేస్లలో ఆడుతారు అప్పుడయితే ఏం లేకుండే అవి లైట్లు లేకుండే ఏం లేకుండే అది ఏమంటారు మంట పెట్టుకొని ఆడుతుండే మట్టిలో ఆడుతుండే దుమ్ములా ఇది ఇప్పుడు ఏమంటే దుమ్ము ఉండకుండా ఏమి ఉండకుండా వాళ్ళంత వాళ్ళు ఆడుకుంటా ఏమేమో చేసికుంటారు ఇప్పుడు చాలా అంటే చాలా మార్పులు వచ్చేసినాయి ఆటలల్లో అవి ఏం చేయాలో వాళ్ళకు కూడా తెలియదు ఆటలల్లో మార్పులు అట్లా వచ్చేసినాయి అప్పుడు ఏం లైట్లు లేకుండా ఆ చీకట్లా అది మంట పెట్టుకొని చేతులలో అటు తిరిగి ఇటు తిరిగి ఆడుతుండే ఇప్పుడు ఏంటంటే అన్నీ వచ్చేసినాయి కానీ ఆటకి బద్ధకం అయిపోయింది కాని చాలా మంది అయితే మా మాటలకి అయితే చాలా మారిపోయి ఉన్నాయి ఆటలు చాలా మారిపోయాయి అప్పటికీ ఇప్పటికీ చాలా డెవెలప్ అయిపోయింది ఆటలల్లో కూడా ఏం లేకుండా కూడా ఇప్పుడు చాలా ఆటలల్లో అయిపోయింది ఎట్లా అంటే ఇక పైసలు పెట్టుకొని ఆటలాడటము పై పైసలు ఉంటేనే ఆడవచ్చు ఇట్లా కొన్ని ఆటలు అయిపోయాయి అప్పట్లో పైస కాదు ఆటనే ముఖ్యం అంటుండే ఆడేవాడే ముఖ్యం అంటుండే కాకపోతే ఇప్పుడు ఏంటంటే పైసలు ఉన్నోన్ని ఆడిపిస్తున్నారు పైసలేనోన్ని ఆడిపిస్తలేరు ఇట్లా కొన్ని ఇప్పుడు మొత్తం మార్పులు వచ్చేసినాయి ఆటలల్లో కూడా వాళ్ళు పాతకాలం అంటే పైసా చూడకపో ఆటను చూసి ఆటను చూసి మొటోడిని ఎంచుకుంటుండే ఇప్పుడే మంచిగా ఆడుతుండా లేదా వీడు మంచిగా ఆడుతున్నాడు అండి తీసుకొని వాడిని ఆడించి ఆన్ని పెద్దగా చేస్తుండే కాని ఇప్పుడు ఏంటంటే పైసలు ఉన్నోన్నే ఆడిపిస్తున్నారు ఒకడు మంచిగా ఆడతాడు పైసలు మన దగ్గర ఉన్నాయో చూసి ఇట్లా ఆడిపిస్తుండే ఇట్లా అయిపోయింది మొత్తం ఇప్పుడు మాటలల్లో చాలా అంటే చాలా మార్పులు వచ్చేసాయి అవీ కాకుండా ఎవరైనా సరే వీడు ఆడుతుంటే వాన్ని వాన్ని దెబ్బలు తాకుతాయని ఆలోచించరు ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తారు వాడిని పంపిస్తలేరు మరి దెబ్బలు తాకితే ఎవరు పెట్టుకోవాలి అది ఇది అని భయవడుతున్నారు ఇప్పట్లో అప్పట్లో అయితే ఎవడూ భయపడకపోవు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు ఈ ఆట వచ్చు నే పోతున్న కాబట్టి ఆటుతుండే అంతే అంత ధైర్యం ఉంటుండే వాళ్ళు ఆడటానికీ కూడా ఇప్పుడు అందరూ భయపడుతున్నాడు ఆడటానికి కూడా అంతే